హలో చెప్పండి సార్ ఓకే సార్ చెప్పండి సార్ ఓకే అంటే ఏమి యాక్టివిటీస్ సార్ ఏమి ఉన్నాయి అట్లనా అంటే మళ్ళీ దీనికి స్టడీస్కి ఏమి డిస్టబెన్స్ కాదు కదా సార్ మళ్ళీ మార్క్స్ అవి ఎన్ని వచ్చినాయి ఏమైనా ఐడియా ఉందా సార్ మీకు మా అబ్బాయివి ఓకే అంటే మళ్ళా దానివల్ల ఇప్పుడు స్టడీస్ వల్ల దీనికి ఏమి ప్రాబ్లం కాదా సార్ స్టడీస్కు ఏమి ప్రాబ్లం కాదా ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ సింగింగ్ వీటి లో వెళితే ఓకే అంటే మళ్ళీ దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ స్టడీస్కి ఎప్పుడు ఉన్నాయి సార్ ఎగ్జామ్సు ఇప్పుడు మనవి నెక్స్ట్ ఎగ్జామ్సు ఇప్పుడు మళ్ళీ నైన్త్ క్లాస్ కదా నెక్స్ట్ టెన్త్ క్లాసు అలా అని చెప్పిమళ్ళీ ఏమన్న ప్రాబ్లం ఉంటుందా వెళ్ళాలని అంటే మళ్ళీ అటెండెన్స్ అవన్నీ ఎలా సార్ ఇప్పుడు ఇవి సింగింగ్ వీటిలోకి వెళితే అటెండెన్స్ అవన్నీ ఎలా సార్ అలానా అంటే దానికి ఎప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఏమి ప్రాబ్లం కాదా సార్ దాని తర్వాత ఇప్పుడు దీనివల్ల ఏమన్న యజ్ ఉంటుందా సార్ ఇప్పుడు సింగింగ్ వీటివల్ల ఫ్యూచర్లో అలానా అంటే దానివల్ల మా అబ్బాయికి ఏమన్న యూజ్ ఉంటుందా ఇప్పుడు మళ్ళీ స్టడీస్కు కూడా ఏమన్న ఇబ్బంది కాకుండా చాలా మంచిగా ఉంటుందా అలా అని అంటే అదే మాకు జర మళ్ళీ స్టడీస్కి ఏమి ఇబ్బంది కాకపోతే మాకు ఏమి ప్రాబ్లం లేదు సార్ మా అబ్బాయి ఇంట్రస్ట్ ఉంటే చాలు మాకు అదంతా నాకు ప్రాబ్లం లేదు ఓకే సార్ అలా అంటే మరి ఏమి ప్రాబ్లం లేదు ఓకే మరి ఓకే సార్